అది అంతా నిజమే కాదు అని తెలిసినప్పుడు ఆ కలిగిన ఫీలింగు ఆ అనుభవం మనలో ఉన్న ఆ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ చాలా డీటెయిల్డ్గా చాలా బాగా వ్రాసారు దాంట్లో మన లైఫ్లో ఏది ఇంపార్టెంట్ ఏది కాదు దేని గురించి ఆలోచించాలి దేని గురించి లేదు అన్న వివరాలు కూడా ఉన్నాయి దాని గురించి మాట్లాడితే ఈ రోజు అంతా సరిపోదు చాలా మంచి బుక్ నాకు చాలా చాలా నచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ యూ థింక్